విశ్వం అనంతమైనది మన భూమి ఒక్కటే కాదు అందుకే ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దీనికి గల కారణాలు భూమి లాంటి గ్రహాల ఉనికి మన సౌరమండలం వెలుపల భూమిని పోలిన లక్షణాలతో కూడిన అనేక గ్రహాలు కనుగొనబడ్డాయి వీటిలో కొన్ని గ్రహాలపై నీరు వాతావరణం వంటి జీవానికి అవసరమైన అంశాలు ఉండే అవకాశం ఉంది జీవం ఏర్పడే మూల పదార్థాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ వంటి జీవానికి అవసరమైన మూల పదార్థాలు విశ్వంలో సర్వసాధారణం ఇవి ఇతర గ్రహాలపై కూడా ఉండే అవకాశం ఉంది విశ్వం అనంతం విశ్వం చాలా పెద్దది అందుకే మనకు తెలియని కోట్లాది గ్రహాలు ఉండే అవకాశం ఉంది వీటిలో కొన్ని గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉంది అయితే ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా తెలియదు జీవం ఎలా ఏర్పడుతుంది జీవం ఎలా ఏర్పడుతుందనేది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు ఇతర గ్రహాలపై ఉండే జీవం భూమిపై ఉన్న జీవానికి భిన్నంగా ఉండే అవకాశం ఉన్నది సారాంశంగా చెప్పాలంటే ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందనేది ఒక ఆసక్తికరమైన అంశం శాస్త్రవేత్తలు ఈ విషయంపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు భవిష్యత్తులో మనకు ఈ ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం ఉన్నది సృష్టి వరకు అవసరమైన పరిస్థితులు జీవానికి కావాల్సిన కాంతి వేడి నీరు వంటి ప్రమాణాలు ఇతర గ్రహాల మీద ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు ఉదాహరణకు మార్స్ యూరోపా గురు గ్రహానికి ఉపగ్రహం మరియు ఎన్సెలాడస్ శనికి ఉపగ్రహం వంటి గ్రహాలపై అభ్యాసం జరుగుతోంది బహుళమైన గ్రహాలు విశ్వంలో కోట్లాది గ్రహాలు మరియు నక్షత్రాలు ఉన్నాయని వెలువడ్డ సమర్ధన ప్రకారం ఈ విస్తృతమైన సంఖ్యలో కొన్ని చోట్ల జీవం ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి పూర్వ శక్తి మేఘాలు పీటల పరిమాణాలను ఇసుక నేలలను పరిగణలో తీసుకోండి కొన్ని ప్రదేశాలలో పరిశోధనలు జీవుల ప్రాప్యతను నిర్ధారించడానికి అభివృద్ధి చేస్తాయి ఉత్పాదక శక్తి మేకింగ్ పరిణామములో పెరిగే మానసిక నిర్వహణ విస్తృతి దారుజీవుల మెలుకువులకు అవకాశం ఇస్తుంది ప్రామాణిక జీవన ప్రమాణాల వాస్తవీకరణ జీవం పుణ్యమాయగా పరిగణించబడి ప్రాథమిక ప్రమాణాలు మరియు జీవుల వికాసానికి మరియు స్థితికి అవసరమైన పరిణామాలు ఇతర గ్రహాలలో పంచుకుంటే జీవం ఉండే అవకాశం పెరుగుతున్నది పరిస్థితి కొన్ని గ్రహాల్లో జీవం మాలికల నిర్మాణాన్ని బస్కృత పలుకుతుంది ఇది అవి జీవితం ధరించే అవకాశాలను చేరడంలో నిర్ధారించాయి ఈ అంశాలు మరియు విస్తరిత పరిశోధనల ఆధారంగా వికాసం నుండి జీవం ఉండే అవకాశాలు చెట్టు పట్టాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు